నాకు ఫ్రీఫైర్ గేమ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇది నేను కరోనా వచ్చినా మొదట్లో డౌన్లోడ్ చేశాను అప్పుడు ఇంట్లోనే ఉండే వాళ్ళం కదా ఏమి తోచలేదు కనుక నేను మా స్నేహితులం అందరం కలిసి అప్పటినుంచి ఆడడం మొదలుపెట్టాము దీనిని సింగిల్గా ఆడచ్చును మరియు స్నేహితులతో కలిసి నలుగురు టీంగా ఆడచ్చును దీన్ని లేకపోతే ఎనిమిది మంది రెండు టీంగా డివైడ్ అయ్యి కూడా ఆడచ్చు స్క్వాడ్ గేమ్ అంటారు ఈ ఫ్రీఫైర్ ఆడడానికి ఎంతో మంచిగా ఉంటుంది దీనివల్ల

మళ్ళీ ఇందులో పెద్ద మస్తు గన్నులు ఉంటాయి ఇది ఒక చైనా గేమ్ ఇందులో గన్నులు చాలా వి వి రకరకాలుగా గన్నులు ఉంటాయి ఆ తుపాకులకి మళ్ళీ స్కిన్నులు కూడా ఉంటాయి దానికి మళ్ళీ ఇందులో వేషధారాలు కూడా ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి వాళ్ళకి మరి అలగ్ అలగైనా దుస్తులు వేషధారణలు బట్టలు షూస్ లాంటివి ఎన్నో రకరకాలు ఉంటాయి అలా చాలా మంది ఈ గేమ్ని డౌన్లోడ్ చేశారు చాలామంది అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా ఈ గేమ్ని ఆడతారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ గేమ్ నచ్చింది ఫ్రీఫైర్ లాగానే పబ్జి కూడా సేమ్ ఇలానే ఉంటుంది కాకపోతే కొంతమంది చా ఎయిటీ పర్సెంట్ వాళ్ళు నైన్టి పర్సెంట్ వాళ్ళొక ఫ్రీఫైర్ పబ్జి ఆడడం చాలా మొదలుపెట్టారు మరియు పబ్జిలో మధ్యలో కాలంలో చాలామంది ఎడిక్ట్ అవుతున్నారు అని చెప్పి ఎవరికి వినడం లేదని చెప్పి ఇండియాలో పబ్జి గేమ్ని బ్యాన్ చేశారు

కానీ నాకైతే పబ్జి కన్నా ఫ్రీఫైర్ ఇష్టం పబ్జి ఆడబుద్ది కూడా కాదు నాకు అందుకనే ఫ్రీఫైర్ ఎప్పుడు ఫ్రీఫైర్ ఆడుతుంటా చాలా సందర్భాల్లో సింగిల్గానే ఆడేటోడిని తర్వాతల మా ఫ్రెండ్స్ ఇక అప్పు ఫ్రీ అయినప్పుడు టీం టీం టీం అప్ చేసేవాళ్ళం గేమ్ అలా మేము గేములు ఆడి అర్ధరాత్రి వరికి ఆడే వాళ్ళము ఎయిర్ ఫోన్స్ పెట్టుకొని చెవుల తోటి కొట్టురా కొట్టురా అని కొన్ని మాటలు కొన్ని సరదా సరదా మాటలతో తిట్టుకుంటూ నవ్వుకుంటూ కొన్ని జోకులు వేసుకుంటూ

ఎంతమంది ఉంటే అంతమంది ఆపోజిట్లో సగం సగం షేర్ చేసుకొని ఆడేటోళ్ళం దీనికి ఒక డ్రెస్ కోడ్ మళ్ళీ అది కొనుక్కొని దానికి మేము వేసుకొని ఆ గేమ్ కోసం గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడల్లా ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళి ఆడి ప్రాక్టీస్ చేసి ఎలా కొత్త టెక్నిక్ నేర్చుకోవాలో ఎలా అవు అపోనెంట్స్ని అవుట్ చేసి రావాలి ఎలా ర్యాంకు తెచ్చుకోవాలో ఇలా చాలా విషయాలు తెలుసుకునే వాళ్ళం ఇంకొకటి ఎలా ఆడ ఆడని వాళ్ళకి ఒక చిన్న పిల్లలకి

తర్వాత మధ్యాహ్నం అలా ఇంటికి తిరిగివచ్చి మళ్ళీ సాయ మళ్ళీ సాయంత్రం పూట అందరం కలిసి వెళ్ళి మళ్ళీ ఆడే వాళ్ళము ఈ కబడి గేమ్ని